మా ఇంట్లో తోట పని నాకే కాకుండా మా నాన్నగారి కంటే ఎక్కువ ఇష్టమండి ఎందుకంటే మా నాన్నగారు ఫార్మర్ అనమాట అంటే వ్యవసాయం చేస్తారు మన నాన్నగారు ఊడుపులు ఉడుపులు ఏంటి కోతలు ఏంటి ఇలా చెరుకు పండించడం అండి ఇలా ప్రతిదీ తోట పని ఏది అయినా సరే మా నాన్నగారు ఇష్టంగా చేస్తారు అనమాట ఎందుకని అంటే తోట పని అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేయడం అలవాటు మాట మాకంటూ పొలాలు ఉన్నాయా ఆ పొలంలో మేము కూడా మాకు టైం దొరికినప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మేము వెళ్తామండి ఖాళీగా ఉన్నప్పుడు వెళ్లి కూడా మేము కూడా తోటలో వర్క్ చేస్తూ ఉంటాము ఏదైనా చెట్లు బాగా చెట్లు దగ్గర మంచి దగ్గర మంచి చెట్లు దగ్గర ఏమైనా పిచ్చి మొక్కలు కూడా వస్తావని తీయడం పడేయడం బయట పడేయడం ఇట్లా మట్టిగట్ట వేయడం ఇక కొత్త కొత్త మొక్కలు కట్ట తీసుకెళ్ళి నాటడం ఇలాంటి అన్ని మేము చేస్తాము తోటలో ఏమన్నా కావాలి అంటే మళ్ళీ నీళ్లు కట్టడం ఎక్కువగా మొక్కలకి నీరు వెళ్ళే లాగా సరఫరా అయ్యేలాగా చిన్నచిన్న ముక్కలు వేసినప్పుడు వాటిలో కూడా వాటర్ కట్ట మేము పెట్టడం కట్ట మేము చేస్తామండి అంటే మా నాన్నగారికి ఈ తోట పని వ్యవసాయం అంటే చాలా ఇష్టం